చెప్పండి సార్ చెప్పండి అవునండి చెప్పండి ఏమన్నా తప్పు చేశాడా అవునా సరే అండి ఎలా చదువుతున్నాడు వాడు అవునా సరే అండి అవునా సంతోషమండి ఎక్కడికి తీసుకెళ్తున్నారండి సరే అండి పంపిస్తాను అవునా ఇంకేమైనా వాడు తప్పు చేస్తే నాకు చెప్పండండి అవునా సార్ సరే సార్ పంపిస్తాను సండే ఎన్ని రోజులు సార్ ట్రిప్పు సరే సార్ పంపిస్తాను సరే సార్ సరే సార్ నేను పంపిస్తాను థ్యాంక్ యు సార్